మాది గుంటూరండి ఇక్కడా పెళ్ళిలేంటంటే ఫస్టు మనకి పెద్దలుంటారు కదండీ అంటే అటువైపు చుట్టాలు కానీ ఇటువైపు మన అమ్మవాళ్ళ సైడు నాన్నవాళ్ళ సైడు చుట్టాలుంటారు కదా వాళ్ళేంటంటే ఎవరిదైనా పెళ్లిళ్లు జరిగినప్పుడు వీళ్ళకి ఎంతమంది పిల్లలున్నారు వాళ్ళకి ఎంతమంది పిల్లలున్నారని అడుగుతారనమాట అడిగినప్పుడు ఎవరైనా ఈడు జోడు కుదురుతుంది అన్నప్పుడు మనకి వీళ్లున్నారు మన వాళ్ళే మనకి చుట్టాలవుతారు బంధువులవుతారు లేకపోతే కుర్రోడు మంచోడు అని చెప్పేసి ఫస్ట్ పెళ్లి చూపులకయితే తీసుకొస్తారండి పెళ్ళి చూపులెలా జరుగుతాయంటే వాళ్ళ సైడు అమ్మానాన్న పెళ్ళికొడుకు సైడోలు పెళ్లికూతురు ఇంటికొస్తారండీ ఫస్టు ఇంటికొచ్చినప్పుడు పెళ్లికూతుర్ని అందంగా రెడీ చేసి వాళ్ళకి చూపిస్తారనమాట సినిమాల్లో చూపించినట్టుగా పక్కకెళ్ళి మాట్లాడుకోవడం అలాంటివైతే ఉండవండి ఏదైనా సరే పెద్దల దగ్గరే చూడమంటారు చూసుకొని ఏదైనా అడగమంటారంతే నువ్వేం చదువావుఏంటి అని మాత్రమే అడుగుతారండి నాకైతే అలాగే జరిగింది నేను కూడా చాలా పెళ్ళిచూపుల్ని అలాగే చూసాననమాట అయితే పెద్దల దగ్గరే మాట్లాడుకుంటాము అదీ కూడా ఏంటంటే పెద్దలు మాట్లాడుకుంటారనమాట అండీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకన్నా ముందుగా పెద్దలే మాట్లాడుకుంటారు అయితే ఈ పెళ్లి చేయటానికి మరి వీళ్ల తరపున ఆస్తులెన్నున్నాయి పెళ్ళికొడుకు ఏం చేస్తాడు ఇంకా ఏ జాబ్ చేస్తాడు ఇవన్నీ కూడా పెళ్లి చూపులుకి రాకముందే ఫోటో చూసినప్పుడే అన్ని ఎంక్వయిరీలు చేసుకున్న తర్వాత మాత్రమే పెళ్లిచూపులకి వస్తాడండి పెళ్లి కొడుకు తర్వాత అమ్మాయి వాల్లకి నచ్చిన తర్వాత పెద్దల పెద్దలు ఒక నిశ్చయ తాంబూలాలనేవి పుచ్చుకుంటారండి అంటే ఈ అమ్మాయి ఇంక మాది మేవింకా సగం పెళ్లయిపోయినట్టే అనేసి ఒక నిశ్చయం చేసుకోటానికేంటంటే ఒక ఎంగేజ్మెంట్ అనేది చేసుకుంటారనమాటండి అదేంటంటే ఒక ఉంగరం అనేది అమ్మాయికి కొంటారనమాట అమ్మాయికి కోన్నప్పుడేంటంటే ఫ్రెండ్స్ని బంధువుల్ని అది కూడా అందరిని కాదండి దగ్గర బంధువులనది పిలుసుకుంటారు ఎందుకంటే పెళ్లికి అందరిని పిలుస్తారు కాబట్టి దీనికి కొంతమందిని మాత్రమే పిలుస్తారనమాట పిలిచాక ఏంటంటే పెళ్లికూతురుకి అక్కలు కానీ చెల్లెలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ చేత ఉంగరం అమ్మాయికి తొడిగిస్తారనమాటండి డైరెక్ట్గా మనకైతే టీవీలో చూపించినట్టుగా సినిమాల్లో చూపిచ్చినట్టుగా డైరెక్ట్గా పెళ్ళికొడుకే ఉంగరం తొడిగేయడండి మా ఊర్లో అయితే అదొక సాంప్రదాయమనమాట ఆడపడుచులు ఇంకా వాళ్ళ అక్కలు కానీ ఉన్నట్లయితే పెళ్ళికొడుకు తరుపోళ్ళు వాళ్ళు చేస్తారు ఒకవేళ వాళ్ళు ఎవరు లేరంటే మాత్రమే పెళ్ళికొడుకు ఉంగరం తొడుగుతాడనమాటండి అమ్మాయికి అప్పుడు కొన్ని ఫొటోస్ అనేవి తీసుకుంటారు అప్పుడే ఏంటంటే మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం పెళ్లికి అనుకుంటారనమాట అప్పుడు ముందుకెళ్తా ఉంటారనమాటందడి అప్పుడు పెళ్లికంటూ ఒక డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఏంటంటే అమ్మాయి వాళ్ళకినేమో కావాల్సినటువంటి పట్టుచీర ఏదైతే ఉంటదో పెళ్లికూతురుకి అది పెళ్ళికొడుకోళ్ళు కొంటారనమాటండి పెళ్లికొడుకోళ్ళకి కావలసిన పట్టుబట్టలేవయితే ఉంటయో అవి పెళ్లికూతురోళ్ళు కొంటారనమాట అందుకని ముందుగానే వీళ్ళు ఏం చేస్తారంటే బట్టల కోసం డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటారనమాటండి అంతేకాకుండా అబ్బాయి వాళ్లకి పెళ్లికచేసుకోటానికి కావలసినటువంటి కట్నం రూపంలో అమ్మాయి వాళ్ల తరఫునుంచి ముందుగానే వాళ్ళడుగుతారనమాటండి అడిగినప్పుడు కొంత కట్నంగా ఇచ్చుకుంటారు అదేంటంటే పెళ్లి ఖర్చులుకని తీసుకుంటారనమాట మిగిలిందయితే మాత్రం అమ్మాయి తరఫునే వెయ్యిమనేసి చెప్తారనమాట ఎందుకంటే కొంచెం సెక్యూరిటీగా ఉంటదనిచెప్పీసి వేయిమంటారు అది కూడా ఊరికే ఇచ్చేయరండి ఎందుకంటే పెళ్లికొడుకోళ్ళు అమ్మాయికి ఏం పెడుతున్నారు అనేసి ముందుగా అడుగుతారు వాళ్ళేదేనా మనకి నక్లీస్ చేయిస్తాము లేదా బంగారం ఇంత పెడతాము అంటే మాత్రమే వీళ్లకూడ కట్నం పెంచుతారనమాట కట్నంలేదు అనేసి మనకి చెప్తా ఉంటారు కానీ ఇప్పడికి కట్నమనేదే ముఖ్యమైన ఇంపార్టెంట్ రోలనేది పోషిస్తుందండి పెళ్ళిలో కట్నాలనమాట అయితే ఇప్పుడేవైందంటే అలా చేసుకున్న తర్వాత శుభలేఖలు కొట్టించుకున్న తర్వాత ముందుగా పెళ్లికొడుకోళ్ళకి పెళ్లికూతురోళ్లు తీసుకొచ్చి ఇస్తారండి శుభలేఖ ఫస్ట్ శుభలేఖ తీసుకొచ్చి ఇచ్చినతర్వాత ఈ పెళ్లికొడుకోళ్ళు వాళ్ళక్కూడా ఇస్తారనమాట అలా శుభలేఖలు మార్చుకుంటారు తర్వాత విగ్నేశ్వరుడి బియ్యం కట్టుకుంటాం అంటారు అంటే మా ఊళ్ళో ఏంటంటే ముందు అది ఏర్పాటు చేసుకుంటే కాని పెళ్లి పనులు మొదలెట్టరనమాటండి అందుకనేసి అది కట్టుకుంటారు అది కట్టుకున్న తర్వాత ఈ వెడ్డింగ్ కార్డ్స్ అవి పంచిపెట్టుకోవటం అన్నీ చేసుకుంటారండి చేసుకున్న తర్వాత కుటుంబాలన్ని కలిసి ఒకానొక ఒకానొక వేదికేర్పాటు చేసుకొని దాంట్లో వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు అందరు కూర్చుని మనీ మంచిగా పెళ్ళికొడుకు పెళ్లికూతురుకి పెళ్ళిచేస్తారండి వివాహం చేసి వాళ్ళనాశీర్వదిస్తారు అసలయితే జీలకర్రా బెల్లం పెట్టుకున్నప్పుడే పెళ్ళయిపోయింది అంటారండి తాళి కడితేనే పెళ్లియిపోయినట్టు కాదు అది పెట్టుకున్న వెంటనే పెళ్ళయిపోయిందని చాలా మంది అక్షింతలేసీసి వాలని ఆశీర్వదిస్తారనమాట తర్వాత తాళి అనే ప్రాసెస్ ఉంటాదనమాటండి మా ఊళ్ళో అయితే అలా చేసుకుంటారండి తర్వాత ఇంటికి తీసుకొస్తారండి పెళ్లికొడుకు పెళ్లికూతురిని తీసుకొచ్చిన తర్వాత పెద్దలుంటారు కదండి కొంతమంది ముసలోళ్ళు ఆల్లెం చేత్తారంటే ముత్తయిదువులనమాట వాళ్ళు హారతిచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మంచిగా పాటలు పాడి ఆహ్వానిస్తారనమాట కానీ అప్పుడు మరదళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా ఆళ్లయితే డబ్బులేయించుకుంటారనమాటండి లేకపోతే వాలని లోపలికి రానివ్వను అనేసి ఆటపట్టిస్తు ఉంటారనమాట అప్పుడు పెళ్ళికొడుకోలు డబ్బులేస్తారు డబ్బులేసిన తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలవి వాళ్ళు చేసుకుంటారనమాటండి మా ఊళ్ళో అయితే పెళ్లి కార్యక్రమాలు ఇలా చేసుకుంటారండి